రన్నింగ్ గురించి చెప్పాలి అంటే నా రన్నింగ్ చేయటం అంటే నాకు చాలా ఇష్టం రన్నింగ్ చేసేటప్పుడు మనకు బాడీలో మనకు మనకు లెగ్స్కు ఉన్న మజిల్స్ అవన్నీ మనకు ఎంతో దృఢంగా ఉపయోగపడతాయి మనం ఎంత చా ఎంత వయసులో అయినా కూడా మనకు ఆ నడవడగల గల శక్తి మనకు ఎప్పటికి మనకు ఏర్పడుతుంది అందుబట్టి చూసుకుంటే మనం పరిగెత్తడం అనేది మనకు ఎంతో ఉపయోగకరం అలాగే నేను ఎప్పుడైనా కానీ పొద్దున్నే లేెచి నేను రన్నింగ్కి వెళ్ళిపోతాను పొద్దున్న లేచి రన్నింగ్కి వెళ్ళిపోయి రన్నింగ్ వన్ అవర్ సెవెన్ ఏడు గంటల నుంచి ఆరు గంటల వరకు రన్నింగ్ చేసుకొని వస్తాను నా బ్రెయిన్ అంతా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎందుకంటే చూసుకుంటే మనం రన్నింగ్ చేసేటప్పుడు మనం మనం నేచర్ని ఆస్వాదిస్తు ఉంటాము కాబట్టి మనం ఫ్రీగా ఫ్రీగా ఎంతో నీట్గా మనం అందరిలో ఉంటాం కాబట్టి చూసుకుంటే మనం రన్నింగ్ చేయటం వల్ల మనకు మంచి మంచి గొప్ప ఉపయోగాలు మనకు కలుగుతాయి కాబట్టి చూసుకుంటే రన్నింగ్ చేయటంలో తప్పు లేదు రన్నింగ్ చేయటం వల్ల మనకు అసల గేమ్స్లో వాటిల్ల చాలా మటుకు కూడా రన్నింగ్స్లో ఏర్పడి ఉంటాయి గేమ్స్ కూడా కాబట్టి రన్నింగ్ నేర్చుకోవడం రన్నింగ్ నేర్చుకోవడం అనేది నా ఫస్ట్ సజేషన్ సో దీన్ని బట్టి చూసుకుంటే రన్నింగ్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు రన్నింగ్ మనం ఎంతో నీట్గా చేసుకోవాలి